నా దగ్గర డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ రూపే కార్డు ఉన్నాయి ఈ కార్డ్స్ ఉండడం వల్ల మనం ఎప్పుడైనా డబ్బులు షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా డబ్బులు పట్టుకవెళ్ళకపోతే ఆ కార్డ్స్ ద్వారా స్వైపింగ్ చేసుకోవచ్చు అండ్ ఇంకా ఆన్లైన్ షాపింగ్ చేసిన డెబిట్ కార్డు యూజ్ చేసుకోవచ్చు అండ్ క్రెడిట్ కార్డు కూడా యూజ్ చేసుకోవచ్చు క్రెడిట్ కార్డు ఉంటే మంత్లీ వన్స్ మూవీ టికెట్స్ ఆఫర్స్ పెడుతూ ఉంటారు అలాగే రూపే కార్డు ఉంటే ఎయిర్పోర్ట్లో టూ రూపీస్కి లాంచెస్ ఆఫర్స్ ఉంటాయి డెబిట్ కార్డ్ ఉండటం వల్ల మనం మనీ విత్డ్రా చేసుకోవచ్చు ఎప్పుడైనా మనీ కావాలనుకుంటే ఏటీఎంకి వెళ్లి డెబిట్ కార్డ్ ద్వారా మనం మనీ విత్డ్రా చేసుకోవచ్చు